మొదటిగా ఒక జగ్గుతో వాటర్ తీసుకొని ఆ నీటిని బాగా మరిగించి మరిగించిన తర్వాత తెల్లటి కాటన్ క్లాత్ తీసుకొని ఆ వాటర్ను వడగట్టినచో ఆ యొక్క వాటర్ చాలా శుభ్రంగా ఉంటుంది అందులోని క్రిములు మలినాలు ఏమైనా ఉంటే చనిపోయి ఆ వడగట్టే నీటిని తీసుకోవడం వల్ల నీ ఆరోగ్యానికి చాలా మంచిది అందరికి కూడా చాలా మంచిది ఈ వర్షాకాలంలో ఇలా చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాం